మేము మా ఇంటికాడ రకరకాల పూల చెట్లు పెంచుతాం అనమాట ఏమేమి చెట్లు అంటే తులసి అలోవీరా అంటే కలబంద అంటారు కదా కలబంద తులసి కరపాకు చెట్టు అంటే కరివేపాకు చెట్టు మళ్ళీ వేప చెట్టు గోరింటాకు చెట్టు మళ్ళీ పూలల్లో వచ్చేసి కనకాంబరం పూల చెట్టు మల్లి చామంతి పూల చెట్టు చామంతి పూల చెట్టులల్లో రెండు రకము మూడు రకాలు ఉంటాయి ఒకటేమో పసుపు పచ్చ పసుపుపచ్చ కలర్ చామంతి ఉంటుంది ఒకటేమో తెల్ల చామంతి ఉంటుంది ఇంకోటేమో తెల్ల కలరు మళ్ళీ వంకాయ కలరు రెండు కలిసి వచ్చిన పువ్వు ఒకటి ఉంటుంది ఈ మూడు కలర్సు చామంతిలో ఉంటాయి మా ఇంటికాడ ఇంకా వీటన్నిటిని పెంచుతాం మేము మళ్ళీ ఒకటి ఉంటుంది మధ్యాహ్నం పువ్వు అని మధ్యాహ్నం పువ్వు అని ఎందుకు అంటారు అంటే దాన్ని ఆ పువ్వు మధ్యాహ్నం వరకు పూసవ్ పూసే ఉంటుంది మధ్యాహ్నం కాగానే అంటే ఈవెనింగ్ అయ్యేసరికి ముడుచుకుని అంటే ముడుచుకుని వాడిపోయినట్టు అవుతుంది అందుకే అది మధ్యాహ్నం వరకే ఉంటుంది కాబట్టి దాన్ని మధ్యాహ్నం పువ్వు అని అంటాం ఇంకేం పూలు ఉంటాయి ఇంకా ఏమి చెట్లుంటాయి కొత్తిమీర ఉంటుంది పుదీనా ఉంటుంది కొత్తిమీర ఉండదు పుదీనా ఒక్కటే ఉంటుంది పుదీనా ఉంటుంది గులాబీ పూవు చెట్టు కూడా ఉంటుంది గులాబీ పువ్వు చెట్టు ఇంకా పూయలే కాని ఉంది అంటే పెద్దగానే ఉంది కాని ఇంకా పూవులు పూయట్లే గులాబీ చెట్టు ఉంటుంది మొన్ననేమో కలబంద చెట్టుకి పూలు పూసింది ఇంకా టేబ్ గులాబీ చెట్లు అని ఉంటాయి అవి కూడా మధ్యాహ్నం మధ్యాహ్నం వరకే పూస్తాయి అనమాట పూలు మధ్యాహ్నం తరువాత అవి కూడా వాడిపోతాయి కాని అదేంటిదంటే నేలమీద పాకుతుంది అనమాట ఆ చెట్టు నేలమీద పారుకుంటూ పోతుంది అదికూడా తీగలాగానే దానికి వేర్లు కూడా వేర్లు లేకుండానే మొలుస్తుంది ఆ చెట్టు మళ్ళీ పెండ పూలని మా సైడు అంటారు మరి వేరే సైడు ఏమంటారు తెలియదు కాని పెండ పూలు అని అంటారు అది అది ఏ కా ఏఏ రంగులలో ఉంటుంది అంటే ఒకటి తెల్ల కలర్ ఉంటుంది ఇంకోటేమో వంకాయ కలర్లో ఉంటుంది నేను చూసినంత వరకు ఈ రెండు కలర్సే బాగా ఉన్నాయి అనమాట మొన్న నేను మా ఊరులో కూడ చూసినా ఈ రెండే బాగా ఉంటాయి వేరేవాళ్ల ఇంటికాడ ఇంక ఏ కలర్స్ కనిపియలే నాకు మళ్ళీ మొన్న మొన్నటివరకు బంతి చెట్లు కూడ ఉండే కాని ఇప్పుడు తీసేసినాం మళ్ళీ పత్తి గుత్తి పూల చెట్టు ఉంటుంది పత్తి గుత్తి అంటే కొందరి సైడు ఏమంటారంటే సీత జడ పూలు అని అంటారు మా సైడు మేము పత్తి గుత్తి అంటాం పత్తి గుత్తి చెట్లు కూడా ఉన్నాయి మళ్ళీ మా బావి కడనేమో జామకాయ చెట్టు ఉంటుంది జామకాయ చెట్టుని కూడా మేమే పెంచుతాం అనమాట బావికాడ పెంచుతాం కాకపోతే బావికాడ పొలంకి వాటర్ వస్తాయి కదా ఆ నీళ్లతోని ఆ చెట్టుని కూడా పెంచుతాం అనమాట అక్కడ మేకలు రాకుండా కూడ కంప వేసి మరీ మా డాడీ పెంచుతాడు దాన్ని ఇంకా ఇంకేం చెట్లు పెంచుతం మేము టేకు చెట్టు కూడా పెంచుతాం మేము మాకు ఇంటికి కొంచెం కొంచెం లెఫ్ట్ అంటే కొంచెం దూరం ఉంటది కాకపోతే మేము వాటర్ పోయకున్నా కూడా అదే పెరిగేసింది అనమాట ఇంకా దాన్ని నీడకట్లానే ఉంటాం వేప చెట్టు ఉంటది వేప చెట్టు కింద రోజూ మంచం వేసుకొని పడుకుంటాం మా పోరగాళ్లు కూడ ఆడ పడుకుంటారు ఫోన్లు చూస్తారు వేప చెట్టు కూడ పెంచుతాం గోరింటాకు చెట్టు కూడ ఉంటుంది కరివేపాకు ఉంటది పూదిన ఉంటుంది పుదీనా అయితే ఇంక మా అమ్మా అయితే అది హెల్త్కి మంచిది అని ఆ పుదీనాని నీళ్లలో వేసి ఉడకబెట్టుకుని ఆ నీళ్లు తాగుతుంది హెల్తుకు మంచిది మమ్మీ స్కిన్కి మంచి ఉపయోగం మమ్మీ అని తాగుతుంది ఇంకా మా చిన్న అమ్మాయి ఏమో పూల పిచ్చి ఇక ఆ పూలు పువ్వులు ఉండాలే ఖచ్చితంగా ఆమెకి ఆమె ఆ పూలచెట్లని చామంతి చెట్టు కనకాంబరం గులాబీ చెట్టు ఇవన్నీ పెట్టినాం ఆమె కోసమని ఇంకేమి చెట్లు పెంచుతాం తీగ చెట్లు వచ్చేసి ఏమి చెట్లు అంటే దొండకాయ చెట్టు ఒకటి ఉంటుంది చిక్కుడుకాయ చెట్టు ఒకటి ఉంటుంది ఆనపకాయ చెట్టు ఒకటి ఉంటుంది ఆనపకాయ అంటే కొందరు సైడు సొరకాయ అని కూడ అంటారు సొరకాయ కూడ అంటారు సొరకాయ అంటేనేమో పొడువు ఉంటుంది ఆనపకాయ అంటేనేమో రౌండ్గా ఉంటుంది ఆనపకాయ చెట్టు మొలుస్తుంది అనమాట పెంచుతాం అనమాట మేము మా ఇల్లు మీదకి ఎక్కిందది మళ్ళీ తీగలల్ల మల్లె చెట్టు కూడ తీగ తీగ తీగబో అంటే తీగ బోయేది ఉంటుంది అనమాట ఆ మల్లె చెట్టు కూడ ఉంటుంది అది కూడ మా ఇంటిమీదకి బోయే మా ఇల్లు మీదకి ఎక్కిందనమాట అంటే ఎట్లా అంటే అది సన్నజాజి అంటారు కదా అ అది అ మల్లెచెట్టులా సన్నజాజి రకం అనమాట అది ఆనపకాయ చెట్టు ఉంటుంది ఇవన్నీ ఏంటేంటి దొండకాయ చిక్కుడుకాయ ఆనపకాయ ఈ మూడూ ఏమో తీగ చెట్లు అనమాట మళ్ళీ తీగ చెట్లు అంటే మధ్యాహ్నం పువ్వు అని చెప్పినాను కదా అదికూడ తీగ చెట్టు కిందకే వస్తుంది అదికూడ తీగనే పారతాది అనమాట పూదిన కాదు ఇంకేం చెట్లు ఉన్నాయి మాకు కొన్ని హెల్త్ పరంగా అంటే ఆరోగ్యం పరంగా కొన్ని ఆకు కూరలు వేసుకుంటాం అనమాట అవికూడ ఉన్నాయి కరివేపాకు చెట్టు ఉంది ఇంకేం చెట్లు ఉన్నాయంటే మొన్న కొత్తగా తెచ్చినాం మా బుజ్జి ఏంటిది అంటే ఆ చెట్టు పేరు ఏమి పేరో చెప్పింది అదంట చెట్టుకి నీళ్లు పోయకున్నా పెరుగుతుంది అట ఆ చెట్టు ఆ చెట్టు ఒకటి ఇవన్నీ అంటే ఇవన్నీ మేమే పెంచుతాం అనమాట పొద్దుగాలే లేవంగానే దాన్ని ఆ చెట్లకు నీళ్లు పోయడం ఆ చెట్టు చుట్టూ క్లీన్ చేయడం అంటే క్లీన్ చేయడం ఇవన్నీ మేమే చేస్తాం అనమాట మళ్ళీ ఒకటి ఉంటుంది వై అంటే వంకాయ కలర్లో ఉంటుంది ఆ పువ్వు దాన్ని కొందరు ఇంకో సీత జడ అంటే వేరే వేరే సైడు దాన్ని సీత జడ అంటరు కాని మా సైడు దాన్ని ఏమి పువ్వు అని పిలుస్తాం ముత్యం పువ్వా ముత్యాల పువ్వా ముత్యాల పువ్వు అని పిలుస్తాం అనమాట అది చూన్నీకి కూడ బాగుంటుంది అంటే మొత్తం వైలెట్ కలర్ వచ్చి మధ్యలో ఒకటి యెల్లో కలర్ లాగా వస్తుంది ఓన్లీ ఒక రెండు రెక్కలకు అన్నట్టు దా అంటే ముత్యము లాగానే ఉంటుంది అనమాట చూనికి రౌండ్గా గుండ్రంగా దానికి అట్లా ముత్యం పువ్వు అని కూడ పిలుస్తారు మళ్ళీ కొందరేమో వాళ్లింటికాడ గులాబీ అంటే గులాబీ రంగు అంటే చాలా రకాలు గులాబీలు కూడా పెంచుతారు అనమాట కాని మా ఇంటికాడ పెరగవు అందుకే మేము పెంచం ఒక్కటే గులాబిపువ్వు ఉంది ఇప్పడికి పెంచాలి ఇంకా దొండకాయ చెట్టు ఏమో దానికి కాసిన దొండకాయలు మేము నిన్ననే వండుకుని తిన్నాం నిన్నా నిన్ననే వండుకుని తిన్నాం చిక్కుడుకాయ ఏమో రేపు తెంపాలి రేపు చిక్కుడుకాయ వండుకోవాలి చిక్కుడుకాయ అంటే నాకు మస్త్ ఇష్టం రేపు తెంపుకుని వండుకోవాలి చిక్ సొరకాయ అంటే అయి చాలా కాస్తాయి అని ఇంకా తెలిసిన వాళ్లకి ఇస్తుంట సొరకాయని సొరకాయ చాలా కాస్తుంది కాని ఎప్పుడూ వండుకోలేదు కదా ఉ ఉన్నప్పుడు తినబుద్ది కాదు కదా అట్లా ఎవరన్నా తెలిసిన వాళ్లకు చుట్టాలకు మనకు అంటే మనకు బాగా దగ్గర ఉన్న చుట్టాలకు వాళ్ళకి ఇచ్చేస్తుంట అనమాట సొరకాయ పైసలు ఏమి తీసుకోకుండా ఇంకా మేము ఎలాంటి మొక్కలు పెంచుతామంటే ఇప్పటివరకైతే ఇవే పెంచుతున్నాం కాని బావికాడ ఏముంటుంది అంటే ఇంకా మొన్న పెట్టినాం మేము ఏంటి అంటే వంకాయ చెట్టు పెట్టినాం అంటే పత్తి చే పత్తి చేను వేసినాం ఆ పత్తి చేనులల్లానే ఇవన్నీ పెట్టినాం అనమాట అంటే ఇప్పుడు చెప్పే ఏంటి అంటే వంకాయ ఆడ కూడా మళ్ళీ సోర్ అంటే ఆనపకాయ పెట్టినాం ఆడకూడా మళ్ళీ టమాట చెట్టు వేసినాం టమాటా చెట్టు వేసినాం వంకాయ టమాటా సొరకాయ బీరకాయ కాకరకాయ ఇవన్నీ వే సినాం అనమాట ఈ ఇయ్యి ఇందాక చెప్పినియి ఏమో కేవలం మా ఇంటి దగ్గర పెంచుతాం ఇప్పుడు చెప్పే ఈ కాకరకాయ బీరకాయ సొరకాయ వంకాయ ఇవేమో బావికాడ పెంచుతాం వీటితోపాటు మళ్ళీ జామకాయ చెట్టుని కూడ పెంచుతాం ఆడకూడా మళ్ళీ సీత జడ పూలు కూడ ఉంటాయి అవన్నీ మా బావికాడ పెంచుతాం అనమాట ఈ వ కాకరకాయ అంటే ఇవి ఇంక పెద్దగా కాలేవు మొన్నమొన్ననే పెట్టినాం కాబట్టీ పెద్దగాలే ఇంక కొయ్యలేదు కోసేంత కూడా రాలేదు కాయలు పిందెలు లాగానే ఉన్నాయి కాని పెంచుతున్నాం వాటిని కూడ అంటే చూద్దాం వస్తాయా ఎట్ల వస్తాయి అని వంకాయ ఏమో కొంచెం పెద్దగానే అయ్యింది కాని బీరకాయ ఇంకా రాలేదు కాకరకాయ చిన్న చిన్న పిందెలు ఉంది కాకరకాయ వచ్చినాక తెంపుకుని పచ్చడి పెట్టుకోవాలి కాకరకాయని కూడ పెంచుతున్నాం అనమాట కాకపోతే ఇవన్నీ ఒకే కాడ పెంచకుండా వాటికంటూ కొంచెం స్థలం విడిచిపెట్టి అంటే అది పెరగాలి కదా వాటికంటూ కొంచెం స్థలం విడిచిపెట్టి వాటిని అది అది ఫ్రీగా అంటే స్వేచ్ఛగా పెరిగేటట్టు అది ఎటు పెరగాలనుకుంటే అటు పెరిగేటట్టు వాటికంటూ కొంచెం స్థలం విడిచిపెట్టి ఇంకొకాడ ఇంకో చెట్టును పెంచుతాం అనమాట అట్లా ఒక్కొక్క చెట్టుని ఒక్కొక్కాడ పెంచాలి మళ్లీ ఇంకేం ఇంకేం పెంచుతాం అంటే బుడం దోసకాయ అని ఒక అని ఒక దోసకాయ ఉంటుంది అనమాట దోసకాయలో అదొక రకం ఆ చెట్టు కూడ మా పత్తి చేలలో ఉంటుంది అనమాట అది ఎట్ల ఉంటుంది అంటే నార్మల్గా దోసకాయ ఏమో మస్త్ లావు ఉంటుంది పసుపచ్చ కలర్ ఉంటుంది ఇదేమో మొత్తం దానికి వ్యతిరేకం అనమాట చిన్నగా ఉంటుంది ఇది అంటే మరీ లావుగా ఉంటుంది కాని ఆ దోసకాయ ఉన్నంత లావు ఉండదు చిన్నగానే ఉంటుంది ఇదేమో ఆకుపచ్చ కలర్ ఉంటుంది ఆకుపచ్చ కలరు మళ్ళీ తెల్ల కలరు రెండూ మిక్స్ అయ్యి ఇట్లా లైన్స్తోను వస్తుంటుంది అనమాట దాన్ని బుడం దోసకాయ అంటారు మా సైడు అదికూడ పెంచుతాం అదికూడా పచ్చడి పెట్టుకోవచ్చు అనమాట అది మస్త్ పెరుగుతుంది మళ్ళీ గోకర గోకరకాయ కూడా అంటే పోయినసారి వేసినాం అనమాట ఇప్పటికీ కాస్తుంది గోకరకాయ చెట్లు కూడ పెంచుతాం అనమాట ఇవన్నీ బావికాడ పెంచుతాం